హలో చెప్పండి చెప్పండి కేక్ ఏ దేనికి అండి అకేషన్ ఏంటి ఓకే ఏ ఫ్లేవర్లో కావాలి మా దగ్గర పైనాపిల్ బటర్స్స్కాచ్ స్ట్రాబెరీ చాక్లెట్ డార్క్ ఫారెస్ట్ చాలా ఉన్నాయండి ఓకే ఎన్ని కేజెస్ ఓకే ఓకే ఎన్నిస్టెప్స్ కావాలండి ఓకే కలర్ ఏమైనా ఉందా ఈ కలర్ కావాలి ఓకే బేబీ ఫోటో ఏమైనా కావాలా అండి కేక్ పైన పెట్టవచ్చు కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కేజీ అయితే కస్టమైజ్ చేయించుకుంటున్నారు కాబట్టి మీకు ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా పడుతుంది అండి అవునండి బటర్స్స్కాచ్ అయితే ఫైవ్ హండ్రెడ్ చాక్లెట్కి కొంచెం తక్కువ ఉంటుంది అండి డార్క్ ఫారెస్ట్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది త్రీ కేజెస్కి టూ థౌసండ్ వరకు అలా పడుతుంది అండి అవునండి ఓకే కేక్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అట్లా పడుతుంది అండి

తక్కువ అంటే ఎప్పుడు కావాలండి మీకు ఓకే కొంచెం తొందరగా కావాలి కాబట్టి తొందరగా మేము స్టార్ట్ చేయాలి తక్కువ ఏమి ఉండదు అండి ఇంకా చేస్తాం మీకు ఏది కావాలంటే అది మాకు ఫోటో పెట్టండి మా నెంబర్కి అది చేయిస్తాం మేము ఓకే ఓకే అండి ఈ నెంబర్కి పంపండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది అండి ఓకే